నమస్తే మేడం ఏం కావాలో చెప్పండి మేడం రోజువాడే టీ షర్టలా మేడం లేకపోతే ఏద్దన్న ఫంక్షన్కి వెళ్ళాలన్న ప రోజు వాడే టీ షర్టలా మేడం మాదగ్గర చాలా రకాల టీ షర్ట్స్ ఉన్నాయి మేడం మీకు చూపిస్తాము ఏవి కావాలో తీసుకోండి మేడం టీ షర్టలే కావాలా మేడం ఇంకేమైనా కావాలా మేడం ఫార్మల్స్ కూడా కావాలా మేడం చూపిస్తాను మేడం మా దగ్గర ఉన్న అన్నీ కూడా చూపిస్తాము మేడం మీకు ఏ ధరలో కావాలి కొంచెం చెప్తారా మాకు వన్ మా షాప్లో అన్నీ కూడా నాణ్యమైనవే ఉంటాయి మేడం అంటే ధర నుంచి ప్రారంభిస్తామంటే ఐదు వందలు వెయ్యి రూపాయిలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అలాగ కూడా ఉన్నాయి మేడం మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని బట్టి ఏం కావాలో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని బట్టి మేము చూపిస్తామనమాట సరే మేడం చూడండి మేడం తెలుపు రంగు ఎరుపు రంగు పసుపు రంగు ఒకవేళ గులాబీ కలర్ టీ షర్ట్లు చాలా రకాలున్నాయి వాటి మీద పేర్లు కూడా రాసుంటాయి మీకు నచ్చితే మీకు ఏ పేరు నచ్చిన ఏ రంగు నచ్చిన మీరు తీసుకోవచ్చు మొత్తం పిల్లలకైనా బాగుంటాయి పెద్దవాలికన్న బాగుంటాయి మా దగ్గరకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మేడం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వినియోగదారులు మా దగ్గర నుంచి సరుకు పట్టుకెళ్తారు వారు మా మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు మాకు మంచి సలహాలు కూడా సూచనలు కూడా అందిస్తారు మీరు కూడా తీసుకొని మాకు మీ సలహాలు మీ సూచనలు కూడా మాకేవన్న అందించచ్చు దాని బట్టి మేము ఇంకా సరుకును పెంచుకోవడానికి లేదా దానికొరకు కావలసిన వాటిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఎన్ని టీ షర్ట్లు ప్యాక్ చేయమంటారు మేడం సరే మేడం సరే ప్యాక్ చెయ్యండి సరే తప్పకుండా మేడం తప్పకుండా ఏది ఉండదు మేడం ఇక్కడున్నట్టు ఏమి మాదగ్గర ఉన్న టీ షర్ట్లన్ని మీకు చూపిస్తున్నాం మీకు కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీకు ప్యాక్ చేసి మీకు అందిస్తాము అలాగే మేడం అలాగే మేడం అన్నీ ప్యాక్ చేసి పెట్టాను మేడం కౌంటరులో అది మీరు డబ్బులు చెల్లించి లేదంటే బిల్లు రసీదు తీసుకురండి మేడం